నాకు అందుబాటులో వైద్యులు హైజీన్ వార్డులు తగిన బెడ్ ఆక్సిజన్ మందులు ఇతర పరికరాలు వంటి వసతులు లేకపోవడం వల్ల నేను అనారోగ్యంతో పాలైనప్పుడు సిటీకి వెళ్ళి అక్కడ ఉన్న ఆస్ పెద్ద ఆసుపత్రిలో చూపించుకోవాల్సి వస్తుంది దయచేసి ఇక్కడ ఉన్న పరిస్థితులు మార్చాలని నేను కోరుకుంటున్నాను